చేతితో తయారుచేసే బట్టలకు మార్కెట్లో రెడీమేడ్ బట్టలకు చాలా తేడాలున్నాయి ఎందుకంటే రెడీమేడ్ బట్టలు ఉన్నప్పటికీ కూడా జనం ఇప్పుడు కుట్టిన బట్టలు మరియు చేతితో తయారు చేసిన బట్టలను కొనడానికి ఇష్టపడతారు ఎందుకంటే రెడీమేడ్ బట్టలు చాలా కల్తితనం అనేవి ఉంటాయి మరియు వాళ్ళు ఎంతో బాగా దాన్ని కుట్టరు ఊరికే లూ అట్లా ఒకొక్క కుట్టు లాగా వేసేస్తారు అది ఊరికే ఏదన్న తగులుకున్నప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఊరికే అట్లనే చిరిగిపోతాయి కాని చేత్తో నేసిన బట్టలు మరియు కుట్టిన బట్టలు అలా కావు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనం ఏ ఎంత ఇది చేసినా అది బట్ట అనేది చిరగదు మరియు చాలాకాలం పాటు అది మనకు వాడుకలోకి వస్తుంది మరియు మరియు చేతితో నేసిన బట్టలు ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ కూడా ఉంటాయి మరియు ప్రైజ్ అనేది కూడా తక్కువుగా ఉంటుంది అదే రెడీమేడ్ బట్టలకు డబ్బులు అనేది ఎక్కువుగా ఉంటుంది క్వాలిటీ క్వాంటిటీ అనేది చాలా తక్కువుగా ఉంటుంది కావునా అందరూ చేతితో నేసిన బట్టలను కొనడానికి ఇష్టపడతారు రెడీమేడ్ బట్టలకంటే కూడాను